నేను బయటకి వెళ్ళాలని అనుకుంటే నా మొక్కలను ఎటువంటి జంతువులు కూడా హాని కలుగ చేయకుండా ఉండేందుకు మొక్కల చుట్టూ ముళ్ళ పొదలు వేస్తాను వాటికి నిండుగా నీళ్ళు పొ నీళ్ళు పోస్తాను తరువాత వీటి సంరక్షణ బాద్యతను నా నైబరుడ్ పీపుల్కి అప్పజెప్పుతాను మానవ జీవనానికి మొదట కావాలసింది గాలి చెట్లు లేనప్పుడు ఎంత అభివృద్ధి చేయాలనుకున్నా చేయడానికి చూడటానికి ఎవరు ఉండరు ప్రతీ ఒక్కరు తమ కనీస బాధ్యతగా మొక్కైనా నాటుతూ ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా వీటిపై శ్రద్ధ పెట్టి ప పౌరులు పౌరులు చే పౌరులు చేత మొక్కలు నాటిస్తూ ఉండాలి ప్రతీ గ్రామంలో ప్రతీ పౌరుడు ప్రతీ పౌరుడు కూడా కనీస బాధ్యతగా దీన్ని తీసుకోవాలి అటవీశాఖ అధికారులు కూడా దీన్ని రెస్పాన్స్బులిటీగా తీసుకుని ప్రజల్లో చైతన్యం కలిగించాలి